నాకు ఇవ తీసుకో దలుచుకున్న ఆహారంలో కొంచెము ఉప్పు తక్కువగాను కారము తక్కువగాను ఉండి కొంచెం తీపి పదార్థాలన్నీ తీపెక్కువగా ఉండేటట్టుగా మీ హోటల్లో ఏమేం ఉన్నాయో చెప్పగలరా వాటిల్లో నాకు అవసరమైనవి నేను చూసుకుంటాను నాకు కావాల్సిన